నమస్తే సార్ నేను మీ దగ్గర ట్యాక్సీ పదవ తేదీకి ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి పెళ్ళికి వెళ్దామని ప్రకాశం జిల్లా వెళదామని ట్యాక్సీ బుక్ చేసుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ వివాహం ఆగిపోయింది అందువల్ల మీకు అడ్వాన్స్ ఇచ్చాను కదండి ఆరువేల రూపాయలు ఆ ఆరు వేల రూపాయలు నాకు తిరిగిస్తారని నేను అనుకుంటున్నాను దయచేసి నా అడ్వాన్స్ నాకు ఇవ్వండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను మా పిల్లల ఫీజ్ కట్టుకోవాలి దయతలచి అడ్వాన్స్ నాకు ఇవ్వండి ఆరువేల మొత్తం అడ్వాన్సు నాకు ఇవ్వండి